టెలివిజన్లో నాకు నచ్చినవి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ఎన్టీవీలో జరిగే చర్చలు డిబేట్లు ఎందుకని అంటే అందులో వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరినీ అలరిస్తూ ఆడిస్తూ పాడిస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు అందులో నాకు చాలా బాగా నచ్చుతుందది ఇక మనం చ ఎంత స్యాడ్ మూడ్లో ఉన్నా ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినామంటే ఖచ్చితంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మారిపోతూ ఉంటాం అది ఈటీవీ వాళ్ళకు పెద్ద షో అన్నట్టు ఇంకా జబర్దస్త్ కూడా బాగానే ఉంటుంది జబర్దస్త్ గానీ మల్లెమాల టీవీ ఇంకా ఇప్పుడు నాకు ఈ చర్చలు ఎందుకు ఇష్టం అని అంటే నాకు రాజకీయం గురించి తెలుసుకోవాలని చాలా ఈ ఉంటుందన్నట్టు అట్లా నేను ఎన్టీవీలో ఊరికే చూస్తా డిబేట్లు అక్కడ పార్టీలో ఏం జరుగుతోంది ఈ చర్చలు ఎట్లా జరుగుతున్నాయి అనేది మొత్తం చూస్తూ ఉంటా అన్నట్టు ఎన్టీవీ డిబేట్లో అయితే కొంచెం మంచి పెద్ద లీడర్లు ఉంటారు పెద్ద లీడర్లని పిలిపిస్తూ ఉంటాడు మా రజినికాంతు అందరూ వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఇష్టం అన్నట్టు అట్లా ఇంకా కామిడీ షోలకు సంబంధించి మనకు జబర్దస్తు డీ జోడి ల డీ థర్టీన్ ఇట్లా మనకు అన్ని ఇష్టం ఇంకా ఈ కార్యక్రమాలంటే మనకి అవేమి లేవు గానీ సీరియల్స్లో గురించి మాట్లాడుకుంటే మనకు గుప్పెడంత మనసు కార్తీక దీపం ఇంకా అమ్మాయిగారు ఇట్లాంటివి కొంచం బుల్లితెరకి సంబంధించిని సీరియల్స్ కొన్ని కొన్ని ఇష్టం ఇక అట్లా మనం జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు మా పింకీ కూడా చాలా ఇష్టం మా పింకీ అట్లా మా పింకీని పెళ్లి చేస్కుందామని రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నా గానీ ఈ సంవత్సరం చేస్కోను మేము కూడా ఒక సీరియల్ తీస్తాం సీరియల్ తీసి నా పింకీని హీరోయిన్గా పెడతా నేను హీరోగా ఉంటా ఇక అట్లా మేము అట్లా అట్లా అయిపోతుంది మీరు మా పెళ్ళికి అందరు రావాలి సరే ఇక చుస్కుందాం